మా ప్రాంతంలో పోషకాహార లోపము అనేది సాధారణంగా సమస్యగానే మారుతుంది ఎందుకు అంటే ప్రస్తుతమున్న సమాజంలో ప్రస్తుతం ఉన్న కాలంలో ఆహారం నీరు ఏది అయినా కలుషితంగానే ఉంటుంది ప్రజెంట్ సో అందరికీ ఇక్కడ మంచినీరు మంచి ఆహారం అనేది అందుతుందా అనేది చాలా సందేహమైన విషయమే ఏ దాంట్లో అయినా ఫ మొదటగా కలుషితమైన ఆహారమే అందుతుంది నీరు అందుతుంది దీన్ని నేను ఎలా పరిష్కరిస్తాను అంటే నా స నా దగ్గరికి వచ్చేసరికి ఈ సమస్యను ఏదైనా సరే మనం కూ వాడే కూరగాయలను వాడే కూరగాయలను వాడుకునే ముందు పరిశుభ్రంగా వాటిని వేడినీళ్ళతో శుభ్రపరచి లేదా మంచినీళ్ళతో శుభ్రపరచి వాటిని ఉ ఉడక ఉడకపెట్టి మాత్రమే వాడుకోవాలి ఎక్కువగా వా ఆయిల్ ఫుడ్ అనేది తినకుండా చూసుకుంటాను అందులోనూ ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో అన్నీ కూడా కేవలం కాలుష్యంగానే ఉంటుంది నా చుట్టుపక్కల ఉన్నా గ్రామ వాతావరణంలో దోమలకు కానీ ఎటువంటి వాటికి అవకాశం అనేది లేకుండా మంచిగా ఉంచుతాను పోషకాహార లోపం వలన ఇప్పుడు పుట్టబోయే పిల్లలకు కానీ ఉన్న పిల్లలకు కానీ పేదరికంలో ఉన్న జనాలకి కానీ పోషకాహార లోపం వలన చాలా సమస్యలు అనేవి తలెత్తుతున్నాయి ఇవి భవిష్యత్తులో ఇలా రాకుండా నా వంతు ప్రయత్నంగా నేను మంచి ఆహారం మంచినీరు నా చుట్టుపక్కల ఉం ఉండేలా ఏర్పాటు చేస్తాను